నా ఫేవరెట్ సింగర్ ఎస్పి బాలసుబ్రమణ్యం గారు ఎందుకంటే అతను ఒక కంప్లీట్ తెలుగే కాదు ఏ లాంగ్వేజ్ చూసుకున్నా తెలుగు తమిళం కన్నడ ఎటువంటి లాంగ్వేజెస్ చూసుకున్నా ఆల్మోస్ట్ అందరికంటే కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ సింగర్ అండ్ నాకు అనిపిస్తుంది ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ కెరీర్ అతని లైఫ్ అనేది అండ్ ఇంకా చెప్పాలంటే ఒక ట్వంటీ టూ థర్టీ ఇయర్స్ తీసేస్తే మిగతా లైఫ్ అంతా అతను సింగింగ్లోనే గడిపారు ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ సింగర్ ఎస్పి బాలసుబ్రమణ్యం గారు అండ్ అతను అలాగే అతనికి వచ్చిన సంగీతం కానీ తన అతనికి వచ్చిన శృతులు గమకాలు ఏవైతే అంటారో సంగీతంలో అతని దగ్గర నుంచి నేర్చుకొని ఎంతో బెస్ట్ పొజిషన్స్కి వెళ్ళిన సింగర్స్ కూడా చాలామంది ఉన్నారు లైక్ మనో గారు చిత్ర గారు ఇంకా చెప్పాలంటే చాలామంది ఉన్నారు అతన్ని గురువు క్రింద ఉంచుకొని శిష్యులుగా తయారైన సింగర్స్ ఇప్పటికీ అతను చనిపోయిన తరువాత కూడా ఇప్పటికీ మంచి ఫామ్లో ఉన్నారు అండ్ అలాగే ఎస్పెషల్లీ చెప్పాలి అంటే అతని కొడుకు ఎస్పి చరణ్ అతను కూడా ఒక మంచి సింగర్గా ఎదగగలిగారు అలానే ఒక సింగర్ బ్యాగ్రౌండే కాకుండా ఒక మంచి వ్యక్తిత్వం పార్సనాలిటీ కూడా ఉన్న సింగర్ ఎస్పి బాలసుబ్రమణ్యం గారు ఎందుకంటే నాకు పర్సనల్గా తెలిసింది ఏంటంటే అప్పట్లో మనో గారికి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉందని మ్యారేజ్ చేసేవాళ్ళ పేరు అంటే వా వైఫ్ కాబోయే వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పెడుతుంటే బాలు గారు వెళ్ళి సా సాక్షి సంతకం అంటే గ్యారెంటీగా ఒక సైన్ చేసి మనో గారికి హెల్ప్ చేసి మ్యారేజ్ చేయడం అనేది జరిగింది సో నాట్ ఓన్లీ యాజ్ ఏ సింగర్ యాజ్ ఏ పర్సనాలిటీ డెవలపర్ ఒక మంచి పర్సనాలిటీ కలిగిన వ్యక్తిగా కూడా ఎస్పి బాలసుబ్రమణ్యం గారు అనేది నాకు చాలా ఇన్స్పిరేషన్ అండ్ ఇప్పుడు నేను సాంగ్స్ పాడినా కూడా అతను ఎప్పటికీ నాకు గుర్తొస్తుంది గుర్తొస్తారు అండ్ అతని సాంగ్స్ ఎప్పటికీ ఈ జనరేషన్స్కే కాదు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎప్పటికీ నిలిచిపోయే విధంగా అతని కెరియర్ అనేది ఉంది ఎప్పటికీ ఉంటుంది